మాకు ప్రక్కనే లైబ్రరీ ఉంది అందులోకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చదువుతూ ఉంటాను ప్రత్యేకత అందులో జంతువుల గురించి చదువుతూ ఉంటాను దర వంద రెండు వందలకే అందుబాటులో ఉంటాయి ప్రక్కనే లైబ్రరీ ఉంది కాబట్టి తిరిగి ఇచ్చి వస్తాను